మన తెలుగు బాషా అనేది ఇతర భాషల్లో కూడా ఇతర ప్రాంతాలలో కూడా అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది ఇది ఎలాగంటే మన తెలుగు బాషా మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు ఆ బాషా రాదు అన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో దాని బట్టి కూడా మన తెలుగు బాషా ఈసీగా నేర్చుకోటానికి వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట అందువల్ల టి ఈ తెలుగు భాష అనేది మనకిప్పుడు కర్ణాటక ప్రాంతంలో చూస్కుంటే కనుక తెలుగు కన్నడ అనేది కూడా సేమ్ ఒకలాగే ఉంటుందన్నమాట అది మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ అర్థం చేస్కుంటారు తెలుగు కూడా అర్థం చేస్కుంటారు కానీ మన మాటలు అనేవి వాళ్ళు ఈసీగా ప్ర ప్రొనౌన్స్ చేసేస్తూ ఉంటారన్నమాట ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అలాగే ఈ తెలుగు భాష అనేది ఇతర భాషలను కూడా చాలా మెరుగ్గా మన సమాజంలో ఉంచటం కూడా జరుగుతూ ఉంటుంది